రోజు పిల్లలు ఆడే కొన్ని కొత్త ఆటలు అంటే అవి చాలా అద్భుతంగా ఉంటాయి వారు ఆడే పిల్లలు చాలా ముచ్చటగా కూడా ఉంటాయి వారు ఐస్ వన్ అంటే ఆ ఆట వల్ల చాలామంది దాక్కోవడం వల్ల వారిని కనిపెట్టడం అలాగే బౌండ్రి బౌండ్రి అంటే వారి యొక్క అంటడానికి వెళ్ళినప్పుడు వారు అంటకముందే వాళ్ళు బౌండ్రి కొట్టడం అలాగే కబడీ కూడా కబడీ అనేది చాలా ముచ్చటంగా ఉంటుంది అది ఒక కఠినంగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఆ యొక్క ఆటల వల్ల పిల్లలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటారు అలాగే రన్నింగ్ పరిగెత్తడం పరిగెత్తడం కూడా ఒక రకమైన యోగా లాంటి ఆసనాలు ఎక్ససైజ్ వంటి వారి బడికి లభిస్తాయి వారు ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటారు వారు ఎంత తింటారో అంత ఆరోగ్యంగా కూడా ఉంటారు వారు ఎన్నో టెన్నిస్ రన్నింగ్ కబడీ ఖోఖో లాంటి చాలా ఆటలు ఆడుతారు అవిట్లో బాగా ఇంట్రెస్టింగ్ కూడా వారు పాల్గొంటారు ఈ యొక్క ఆటలు ఎంతో అభిరితకరంగా ఉంటాయి వారు పాల్గొని వారికి కుటుంబ సభ్యులకి బహుమతి కూడా అందజేస్తారు అది వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆప్యాయంగా కూడా ఉంటుంది వారు స్కూల్ ప్రతి స్కూల్లలో కూడా ఆటలు ఒక పీరియడ్ కేటాయిస్తారు అది సాయంకాలం మాత్రమే అది పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే వాళ్ళ స్ట్రెస్ కూడా పోగొడుతుంది వారు నిద్రపోవడానికి కూడా కారణం చెప్పాలంటే ఆ యొక్క ఆటల వల్లే ఆటల వల్ల శ్రమపడి వారి యొక్క చెమట వారి కొవ్వు కూడా కొంచెం బాగా కరుగుతుంది ఆ కొవ్వు కరగడం వల్ల వాళ్ళు రాత్రిపూట బాగా నిద్రపోతారు అది ఒక మంచి అలవాటుగా కూడా మనం చెప్పుకోవచ్చు పిల్లలు బాగా ఆడుతారు వారి కొత్త కొత్త ఆటలు కూడా వారికి బాగా వచ్చును అని నేను తెలియజేస్తున్నాను